హలో అవినాష్ ట్రావెల్సా అండి ఆ మేము రేపు సోమవారం నుంచి శనివారం వరకు ఊటీ వెళ్దాం అనుకుంటున్నామండి దానికి ట్రైన్ బుక్కింగ్ చేయాలి మీరు ట్రైన్ టికెట్స్ అయ్యి పలాను డేటున ఆ డేట్లో కావాలి మాకు ఆ ఉన్నయాండి లాస్ట్ స్టాప్ ఎక్కడ అండి ఊటీయంటే కోయంబత్తూరా కోయంంబత్తూర్ నుంచి మళ్ళి టై బస్సు పట్టుకునే వెళ్ళాలా ఆ ఓకే అండి ఆ కోయంంబత్తూర్ దాకా చేయండి గుంటూరు నుంచి ఆ గుంటూరు నుంచి కోయంబత్తూర్

ఐదుగురము అండి ఇక్కడ ఇక్కడి నుంచి ఎప్పుడుందండి ట్రైను మార్ ఈవినింగ్ ఆ ఈవినింగ్ సెవెన్కి బయలుదేరి అక్కడ రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు చేరుతుంది మధ్యాహ్నమా మధ్యాహ్నం నాలుగింటికా సాయంత్రం అయిపోతుంది నాలుగున్నరంటే ఆ ఓకేనండి ఐదుగురం అండి ఆ ఏ స్టేషన్లో ఆగుద్ది అది ఆ గుంటూరు నెల్ల ఒంగోలు నెల్లూరు చెన్నై కోయంబత్తూర్ ఆహా అట్లా వెళ్తుందా ఓకేనండి

థర్డ్ ఏసీ బుక్ చేయండి నాలుగు ఆ ఐదుగురం ఆ ఓకేనండి తిరుగు ప్ర అంటే మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎప్పుడు చేస్తారు సోమ శనివారం కావాలి మరి రిటర్న్ అట్నించి కోయంబత్తూరు నుంచి ఆ కోయంబత్తూరు నుంచి

అక్కడ ఎన్నింటికి ఉందండి నైట్ ఎనిమిది ఇంటికి ఆహా ఎంత ఎన్మిది గంటలకు బయలుదేరితే ఇక్కడ మా మళ్ళీ స రాత్రి ఏడున్నర ఎన్మిది అవుతు మళ్ళ వచ్చేసరికి అయితే అంటే పన్నెండు గంటలు ఆహా ఆ ఓకేనండి దానికి కూడా కూడా థర్డ్ ఏసీ బుక్ చేయండి

ఆ సూప సూపర్ ఫాస్టే కదండి ఎక్స్ప్రెస్సే కదా అటు తక్కువ స్టేషన్లో ఆగుతుందా సరేనండి ఆ చేయండి చేయండి బుక్ చేసేయండి ఐదు టికెట్లు ఏమౌంటు మీకు పంపిస్తా చేసేయండి

ఓకే నండి అట్లా ఓకే ఓకే